నేను ప్రతిరోజు యోగా చేయడం వలన నా ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడింది నా ఊపిరితిత్తుల సమస్య ఎక్కువగా తగ్గింది రక్త ప్రసరణ అనేది చాలా బాగా జరుగుతుంది దీని వలన నాకు ఆలోచన విధానం కానీ అదేవిధంగా బద్ధకం పోవటం కానీ ఈరోజు చాలా యాక్టివ్గా ఆరోగ్యంగా అన్ని పనుల్లోనూ చాలా ఉత్సాహంగా ఉండగలుగుతున్నాను నా జీవితంలో యోగా వలన నేను అనుకున్న పనులు చేయగలుగుతున్నాను సంతోషంగా ఉండగలుగుతున్నాను ఎక్కువగా ప్రశాంతంగా ఉండటం వలన నాకు యోగా వల్లనే అభ్యసించింది మెరుగైన భావోద్వేగాలు ఒక మనిషి పట్ల సానుకూలత ఒక మనిషితో మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానం ఓపిక పేషెన్సి దారుఢ్యం వంటి కొన్ని అలవాటులను నేను నేర్చుకోగలిగాను యోగా చేయటం వలన ముఖ్యంగా ధ్యానం చేయడం వలన ఒక పని మీద ఒక మాట్లాడే విధానం మీద కానీ నాకంటూ ఒక ఆలోచన విధానం కానీ నేను దానిపై ఏకాగ్రతగా మాట్లాడటం ఏకాగ్రతగా పనిచేయటం వంటి అలవాట్లను ఈ యోగా చేయటం నేర్చుకున్న తర్వాతనే ఈ పనులన్నీ కూడా నేను నేర్చుకో గలిగాను యోగ అనేది నా జీవితంలో ఒక గొప్ప పాఠంలా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను